అవును మీరు ఎవరు అవైలబుల్గానే ఉన్నాయండి మీకు ఎలాంటి పెన్స్ కావాలండి ఫైవ్ రూపీస్ ఉన్నాయి పది రూపాయలున్నాయి ఇంకా పాక్ పెన్స్ ఉన్నాయి ఉన్నాయండి బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయండి ఎలాంటి కలర్స్ కావాలి ఏ పేపర్ క్వాలిటీ కావాలి చెప్పండి ఓకే తెల్ల పేపర్ ఒకటి ఫైవ్ రూపీస్ ఉందండి అంటే ఏ ఫోర్ షీట్ అంత సైజులో ఐదు రుపాలు ఉన్నాయి ఇంకా చార్ట్ లాంటివి అంటే ఓ ఫిఫ్టీన్ రుపీస్ ఉన్నాయి

గ్రీటింగ్ కార్డ్స్ కూడా ఉన్నాయండి సైజ్ ప్రకారం చిన్నగున్నాయి పెద్దగున్నాయి మీడియం ఉన్నాయి మీకు ఎలాంటి సైజ్ కావాలి ఎలాంటి కలర్ కావాలి ఎలాంటి థీమ్ కావాలి బర్డేనా లేకపోతే గ్రీటింగా వెల్ విషెస్సా ఓకే అండి అవైలబుల్గా ఉన్నాయి అరే మ్యాడమ్ అరే మ్యాడమ్ మరీ బార్గింగ్ చెయ్యకండి మ్యాడమ్ మీరు చూడండి మా వెబ్సైట్ స్టోర్స్లో ఎట్లుంటయో ఎంత బ్రాండెడ్ ఉంటయో ఎంత క్వాలిటీలో ఉంటాయో ఎవ్వరు ఇప్పటివరకు కంప్లైంటే చేయలేదు మా షాప్ మీద మీరు అలా చెప్తే ఎట్లా అర్థమైతుంది మ్యాడమ్ సరే మరి మీకు రీజనబుల్గానే చెప్తాను మీరు దానికి ఓకే అంటే ఓకే లేకపోతే లేదండి మీరు బయట కూడా చూడండి మా స్టోర్కి ఎంత ఉంటుందో పేరు ఓకే మీకు కావాల్సిన లిస్టు ఇంకా మీ అడ్రస్సు అవన్నీ మెయిల్లో గానీ చేస్తామండి అవైలబుల్ ఉంది మీరు ఎక్కడుంటారండి లొక్యాలిటీ అవునా ఏరియా షిఫ్ట్ అయ్యారా ఓకే అయితే మీకు కావాల్సిన లిస్ట్ ఇంకా మీ అడ్రెస్ అన్నీ మెయిల్లో గానీ మా వాట్సాప్ స్టోరేజ్ న నెంబర్ ఉంది కదా లేకపోతే మా డెలివరీ బాయ్ నెంబర్ ఉండే ఉంటుంది మా ఏరియాలో నివసిస్తున్నారు కాబట్టి సో దానికి పంపితే మేము ఆన్టైమ్కి ఏదో చేస్తాం రేపటి లోపల కావాలా ఎప్పుడు మీ బర్డే ఫ్రెండ్ది ఓకే చేస్తామండి చూస్తామండి అవైలబుల్ బాయ్స్ ఉంటే పంపిస్తాం లేదు మరీ అంత లేదు ట్వంటీ రుపీస్ అంతే అండి మరీ ఎవరైనా కూలి పని కూడా ట్వ ఇస్తారు కదండి కొద్దిగా అన్నా కొద్దిగ మీరే అర్థం చేసుకోండి పాపం ట్రాఫిక్ సర్వీస్ ఓకే త్యాంక్ యూ అండి త్యాంక్ యూ మ్యాడమ్